ఎండాకాలములో మనకి బాగా ఉంటుంది ఎండాకాలంలో అయితే మనం ఎక్కడైనా ప్రయాణం చేయాలన్నా బస్సులో ప్రయాణిస్తూ ఉంటాము బస్సులో ప్రయాణం చేసేటప్పుడు మనకి ఈ బస్సు నిలబడితే గాలి రాదు గాలి రాకుండా పోయిందంటే బాగా చెమట పట్టిపోతుంది ఎప్పుడురా పోతాం అనుకుని ఉంటాం బస్సు జర్నీలో అద్దాలు తీసేసి గాలి బస్సు పోయేటప్పుడు చల్లగా వస్తుంటుంది గాలి చల్లగా వచ్చేటప్పుడు బాగా మనం బస్సులో అలానే నిద్రపోతాం ఎక్కడికి పోయి దిగాలన్న కూడా ఆ ఊరిని మర్చిపోతాము ఆ కండక్టర్ ఉండి అయ్యా మీ ఊరు వచ్చేసింది మీరు దిగవలెనే మీరు నిద్రపోతూ ఉన్నారు అప్పుడు ఆయన లేపిన తర్వాతనే మనము లేచి గబగబని ఆ బస్సు నుంచి దిగేస్తాం అట్టా ఉంటుంది మనకి ఆ వాతావరణం మళ్లీ చలికాలంలో అయితే ఆరు గంటలకు అంతా మనం దుప్పటి కప్పుకోవాలి కప్పుకోవాల్సిందే చలికాలంలో కప్పుకుని మనం ఇళ్ళల్లో గమ్మున కూర్చోవాల్సిందే బయకి ఎక్కడికి పోతే జిల్ అని గాలి మనము ఇది దుప్పటి కప్పుకున్న కూడా తలకి వేసుకున్నా కూడా అది జిల్ అని ఉంటే గాలి ఇది చెవిలో పోయిందంటే అప్పుడే మనకి జలుబు పట్టేయడం తలనొప్పి జ్వరం రావటం మొదలుపెడతాయి ఈ చలికాలంలో అప్పుడు అట్లయితే మనము తెల్లారి ఆరు గంటలకి లేయగలము మళ్ళీ రాత్రి అయిందంటే అట్నే గాలి చల్లని గాలేస్తుంది అప్పుడే మంచు పడ మంచు పడుతుంది ఐదు ఐదున్నరకే ఐదున్నరకే మంచు పడితే మనము దుప్పటి కప్పుకుని మన ఇంట్లో ఎక్కడికి బయటికి పోలేకుండా ఆ మీద గమ్మున కూర్చునేదో లేకపోతే ఇంట్లో గమ్మున కూర్చునేదో అట్టా మనం ఉంటాం మళ్ళీ రాత్రి తినేసిన తర్వాత మనం పండుకునేటప్పుడు ఆ దుప్పటి కప్పుకుంటే కూడా జిల్ అని వస్తుంటుంది ఆ పని అది మంచు ఆ మంచు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాము దుప్పటి బాగా కప్పుకొని లైట్గా కొంచెంగా అట్ట వదులుకొని ఆ గాలి తోలేటట్టు చేసుకున్నావంటే ఆ గాలి బాగా చల్లగా అట్ట తోలుతా ఉంటే అదుప్పటి కప్పుకున్న దానికంతా కరెక్ట్గా ఉంటుంది మనకు బాగా నిద్రవచ్చేస్తుంది అది ఒకటి మరి మనము నీళ్లు పోయి పోసుకోవాలనుకున్న కూడా మనకి వీలుకాదు ఎట్టా మంచు కాలంలో ఆ నీళ్లు మనకి పోసుకోవాలన్న మధ్యాహ్నం ఒంటి గంటకి రెండు గంటలకు పోసుకుంటేనే బాగుంటుంది రాత్రి ఆరు ఐదున్నర అయితే కూడా మనం కష్టపడి పనిచేస్తే కూడా అప్పుడు నీళ్లు పోసుకోవాలన్న మనకు బుద్ధి పుట్టదు చల్లని గాలి వస్తూ ఉంటుంది అట్లే గడగడా చలికి వణికిపోతూ ఉంటాము అప్పుడు మనము వేడి నీళ్లు పోసుకున్న కూడా అది పోసుకునేటప్పుడు బాగుంటుంది అది ఆరి ఆరిపోయిందంటే మనం పోసుకుని ఆరిపోయిన తర్వాత ఆరిపోయిందంటే అట్నే వణుకు పుడుతుంది చలికి ఆ చలికి గబగబా అని వణికిపోయి గబగబా తుడుచుకొని గబగబా మళ్ళీ ఏదో ఒకటి వేసుకొని బట్టలు మళ్లీ కా దుప్పటి కప్పుకుంటాం ఆ దుప్పటి కప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ చలి చలి చలి మనం తినే ద తినేవరకు తినేస్తే కూడా పండుకునేంత వరుకు చలి వదలదు ఆ చలి నీళ్ళు పోసుకున్న చలి మళ్ళీ పోసుకుని మళ్ళీ తినేసి గప్పని బాగా కాళ్ల నుంచి తల వరకు బాగా దుప్పటి కప్పుకొని మళ్ళీ కావాలంటే లైట్గా ఊదుకున్న మళ్ళీ నిద్ర బాగా వస్తుంది అది చలికాలం వేసవి కాలంలో ఇట్టా ఆ మాదిరిగా ఉండేదాని వల్ల మనకి ఇది రెండు కాలాలకి వ్యత్యాసం ఇప్పుడు మాటలాడింది